నేను ఒక దర్జీని నా పని చాలా కష్టమైంది శారీరక శ్రమతో కూడిన కున్నది అందుకే నేను ఎక్కువ తీరిక సమయం కలిగి ఉండను అయినప్పటికీ నా నాకున్న కొద్దిపాటి సమయాన్ని నేను చాలా విలువైందిగా భావిస్తాను ఆ సమయాన్ని నేను ఈ విధంగా గడుపుతూ ఉంటాను మొదటిగా మరి కుటుంబంతో గడపడం నాకు చాలా ఇష్టమండి నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు నా తీరిక సమయంలో వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తాను వారితో ఆడుకోవడం వారు చదువుని గురించి మాట్లాడ్డం వారికి ఏదైనా సహాయం చేయడం వంటివి చేస్తాను వారికి ఏదైతే అవసరమో తెలుసుకుని ఆ అవసరాలు తీర్చడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను అలాగే ఇక స్నేహితులతో కలుసుకుంటాను మరి ఎక్కువ సమయం పనిలో ఉంటాం కాబట్టి తీరిక దొరికినప్పుడల్లా స్నేహితులను కలిసి మరి వారితో ఒక కష్టసుఖాలు పంచుకోవడం వారు ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవడం వంటివి చేస్తూ ఉంటాను నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు వారితో కలిసి మరి షాపింగ్కి వెళ్ళడం వారికి ఏదన్నా బట్టలు అవసరమైతే వారితో వెళ్ళి వాళ్ళకు తీయడం వారికి అవసరమైన పనులు సహకరిస్తూ ఉంటాను నాకు వీలైనంత మట్టుకి అలాగే వారితో కలిసి చిన్నగా అప్పుడప్పుడు ఆటలాడ్డం కూడా మరి చేస్తూ ఉంటాను అలాగే నాకు ఉన్నటువంటి హబీలు ఏంటంటే మరి నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం అలాగే సంగీతం వినడం పాటలు వింటూ ఉంటాను అలాగే పెయింటింగ్ కూడా నాకు ఇష్టం అలాగ తీరిక సమయంలో నేను ఎక్కువగా మరి పుస్తకాలు చదువుతాను పాటలు వింటూ ఉంటాను అలాగే మరి పెయింటింగ్ వేయడం ఇంకా వాయిద్యాలు వాయించడం కూడా నాకు ఇష్టం ఈ విధంగా తీరిక దొరికినప్పుడు అవి చేస్తూ ఉంటానండి అలాగే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా నాకు చాలా ఇష్టం మరి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడమంటే మరి మా ఊర్లో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు సేవాపరమైనటువంటి మీటింగ్స్ పెట్టడం వారికి మరి మంచి ఆధ్యాత్మికమైనటువంటి బోధనలు అందించడానికి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మరి ప్రజలకెంతో సహకరం చేయడానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటాను మరి విశ్రాంతి తీసుకోవడం అంటే నా పని చాలా కష్టమైంది కాబట్టి మరి నాకు ఎప్పుడన్నా కొంచెం సమయం దొరికినప్పుడు అప్పుడు నేను తీరిక సమయంలో కొంతసేపు నిద్రపోవడానికి ఇష్టపడతాను అలాగే ధ్యానం చేస్తూ ఉంటాను మరి అలాగే ఇంకా మీటింగ్సు కోసం ఆలోచించడం ఏ విధంగా ప్రజలు మరి ఆధ్యాత్మికమైనటి స్థితిలోకి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటాను అలాగే నా యొక్క టైలరింగ్ సంబంధించినటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇష్టడతాను ఒక దర్జీగా నా నైపుణ్యానికి మరి ఏ విధంగా ఎదగాలి ఎప్పుడూ ఏదన్న కొత్త మోడల్స్ వస్తే వాటిని తీసుకోవడం అవి కుట్టడం వారికి అందించడం లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఈ ట్రెండుని బట్టి ఏ విధంగా మోడళ్ళనేవి ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుని ఆ విధంగా డిజైన్ చేయడానికి మరియు వారికి కుట్టడానికి ఇప్పుడున్నటువంటి మోడల్ ఏదైతే ఉందో దాన్ని మరి ప్రజలకి అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అలాగే ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరి ఏ విధంగా కొత్త కస్టమర్లని ఆకర్షించాలి లేదా మార్కెట్లో ఏ విధంగా వచ్చినటువంటి మోడల్ని మనం కూడా అది ప్రయత్నించి కుట్టి ప్రజలకి తక్కువకి అందించడానికి ఇష్టపడుతుంటాను మరి బయట పెద్ద పెద్ద షాపుల్లో ఎక్కువ ఉంటా ఉంటాయి దాన్నే అదే మోడల్లో మనం తక్కువ మరి బడ్జెట్గా ప్రజలకి అందించడానికి ఆ మోడల్ కుట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం సమాజానికి సేవ చేయటమంటే కూడా చాలా ఇష్టం తీరిక సమయాల్లో అవసరమైన వారికి సహాయం చేయడానికి నేనెంతో ప్రయత్నిస్తూ ఉంటాను ఇంక ఆధ్యాత్మిక జీవితానికి వస్తే మరి ఎక్కువ చక్కగా మరి దేవునిలో ఉండడానికి మంచిగా ఉండడానికి ప్రజలకు సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం అలాగే మీటింగ్సు క్రిస్టియన్ సంబంధించిన మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాము ఆ బాధల వల్ల ప్రజలు ఒక మంచి ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను మరి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను మరి ఇవండీ నా యొక్క హాబీలు